మా ప్రాంతంలో అనగా తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా మరియు చుట్టు పక్కల ప్రాంతాల్లో అధికంగా లభించే నేల నల్లరేగడి నేల ఈ నల్లరేగడి నేలలో ఎక్కువగా చక్కగా ఎంటువంటి ఇబ్బంది లేకుండా పండే పంట వచ్చేసి పత్తి పత్తి వ్యవసాయం అనేది చాలా లాభదాయకమైన వ్యవసాయం పత్తికి ని పత్తి పంట వేసే ముందు ఎడ్లు ఎడ్లతోటి ఎడ్లబండి ఎడ్లతోటి చక్కగా దున్నించాలి దున్నించాక విత్తనాలు వేయాలి విత్తనాలు వేసాక చూసుకుంటే కొంచెం తక్కువ నీళ్ళతోటే పత్తి వ్యవసాయం చేయవచ్చు పత్తి పెరిగాక పెరుగుతునప్పడు కూడా చాలా జాగ్రత్తగా వహించాలి పత్తి పెరిగేటప్పుడు ఎరువులు దానికి కావలసిన పురుగుల మందును ఖచ్చితంగా వాడాలి ప్రభుత్వం సహాయంతో తక్కువ ధరకే ఎరువులను మరియు పురుగుల మందును కొనుక్కోవచ్చు అదే విధంగా పత్తి పెరిగాక పత్తిని తెంపేటప్పుడు ఎంతో జాగ్రత్త వహించి కాడలు తెంపకుండా పత్తి మందం పత్తి మందమే తెంపేటట్టు మన కూలీలకి మనము దిక్సూచిని ఇవ్వాలి వాళ్ళని ఆదేశించాలి పత్తి కాడలు తెంపకుండా కేవలం పత్తి మాత్రమే తెంపండి అని వాళ్ళని గట్టిగా హెచ్చరించి చెప్పాలి లేకపోతే తర్వాత పంటప్పుడు పత్తికి పత్తికి ఇబ్బందిగా ఉంటుంది పత్తి వేయడానికి ఈ నల్ల రేగడి నేలలో అత్యంత మంచిగా పండే పంట అనగా పత్తి వాతావరణం అనుకూలించకపోయినా కొంచెంగా రైతుకి తక్కువ నష్టాన్ని మిగిలించే పంటనే పత్తి పత్తిని చక్కగా తెంపుతు తుంచుకున్నాక దానిని బస్తాలల్లో కుక్కి ఇంటికి తీసుకెళ్ళాలి చాలా జాగ్రత్తగా తడి తగలకుండా వర్షం తగలకుండా కాపాడుకోవాలి కాపాడుకున్న పత్తిని తర్వాత విక్రయించాలి విక్రయించేటప్పుడు మంచి రాబడి గిట్టుబాటు ఖచ్చితంగా అవుతుంది సేంద్రియ పత్తి అనేది కూడా మా వైపు చాలా మంచి లాభాన్ని ఇచ్చే పంట దానికోసం సాధారణంగా జెన్యుపరంగా మార్పు చెయ్యని దేశ దేశీయ పత్తి విత్తనాలను వాడుతారు ఎటువంటి కృతిమమైన ఎరువులు కానీ పురుగుల మందులు కానీ అస్సలు ఉపయోగించరు అంతే కాకుండా ఈ సహా స్త్రీల అలర్జీలకు ఈ పత్తి పెంపకం అనేది ఒకొక్కసారి కొంతమంది స్త్రీలకి చర్మ రోగాలకు దారి తీస్తుంది అటువంటి చర్మ రోగాలకు గజ్జికి దోహదం ఇవ్వకుండా క్రిమి నిరోధక పద్దతులను పోషణని ఎరువుల వాడకాన్ని జాగ్రత్త పరుచుకోవాలి పంతొమ్మిది వందల నలబై ఒకటిలో ప్రత్తి పరిశ్రమ ఎరువులు పురుగుల మందులు లాంటి రసాయనాల మీద బాగా ఆధారపడింది కానీ కొన్ని రోజుల తర్వాత సేంద్రియం వైపుకి మళ్ళీ మొగ్గు చూపింది పత్తి ఎంతో ప్రాముఖ్యమైన పంట పత్తికి పత్తికి బ్రిటీషు వారి కాలం నుంచి ఎంతో గొప్ప డిమాండు కలదు అంతేకాకుండా పత్తి వ్యవసాయం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వహించాలి పత్తి ఒకవేళ బాగా సాగాలంటే మంచి సూర్యరశ్మి తక్కువ చలి మద్య తరహా వర్షం అనగా తక్కువ అటు ఎక్కువా కాకుండా ఇటు తక్కువా కాకుండా ఉండేంత వర్షం ఉంటే సరిపోతుంది కానీ మొక్కజొన్న లాంటి మిగతా పంటలకి నీరు ఎక్కువ అవసరం అవుతుంది అదే విధంగా వరికి కూడా నీళ్ళు చాలా ఎక్కువగా అవసరం అవసరం అవుతాయి కాబట్టి నీళ్ళు తక్కువ ఉండి మరియు నల్ల రేగడి ఉన్నదగ్గర ఖచ్చితంగా పత్తి అనేది ఒక ఒక మంచి వెసులుబాటు ఇస్తుంది రైతుకి ఇదే కాకుండా యాంత్రిక సేద్యం కూడా చేయవచ్చు అదే కాకుండా మనము కృత్రిమ నూలు నుండి కూడా పోగులు తయారు చేయచ్చు పత్తిని తయారుచేసి వాటిని విక్రయించాక వాటి నుంచి సన్నటి పోగులు తయారు చేసి వాటి నుంచి బట్టలు తయారు చేయడం అనేది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఆ నూగులు నూగులు తయారు చేసేటప్పుడు నూలు తయారు చేయడానికి కృత్రిమ పద్దతులు కూడా చాలా ఉన్నాయి అటువంటి అటువంటి పద్దతులు ఎన్నో పంతొమ్మిది వందల నలభై సంవత్సరం నుంచే మనకి అందుబాటులో ఉన్నాయి అయినా కానీ మన నేతలు చక్కగా నేసి చక్కగా నేసి చేతులతో అల్లిందే అల్లిన బట్ట ఎంతో విలువగా ఉంటుంది అలా అదే విధంగా పత్తితోని చేసే ఈ ఖాదీ బట్టలు కూడా ఎంతో గౌరవాన్ని పేరు ప్రతిష్టలను కూడా ఇస్తాయి చాలా చక్కటి అంద సౌందర్యాన్ని ఇవ్వగలిగే పత్తి బట్టలకు వల్ల పత్తికి ఎంతో చాలా ఎక్కువ లాభం వచ్చి పడుతుంది పత్తి విత్తనాలతోటి కూడా మనము కోళ్ళకు మరియు పశువులకు దానా చేసుకోవచ్చు